హలో కాల్ సెంటరా అండి నా నా పేరు రాజేష్ అండి నేను ఇంతకుముందు ఒక మొబైల్ నా ఫోన్ని రీఛార్జ్ చేశాను కానీ అమౌంట్ ఎంత రీఛార్జ్ చేశానో మర్చిపోయాను అది ఎంత రీఛార్జ్ చేశానో మీరు నాకు చెప్తారా ఆహా అలానా ఓకే మరి దానివల్ల నాకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయండి ఎన్ని మెసేజ్లు పంపగలుగుతాను నేను ఎంత డేటా నాకు వస్తుంది కరెక్టే మళ్ళీ జన్ని చెల్లించినందానికి సరైన మెసేజ్లు కానీ డేటా కానీ ఏమి రావడంలేదు కదా మీరు కరెక్ట్గా చూసి చెప్పండి అలానా కాదు కాదు సార్ నేను చెల్లించింది మీరు చెప్పారు కదా కరెక్టే మ నాకు మాకు నాకు ఇలా త్రీ జీబి వస్తుంది కదా నాకు ఒక టూ జీబి వస్తుంది కదా మరి దీని విషయంలో మీ సహాయం కావాలనే కదా నేను అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ మీరు అదే చెప్తున్నారండి సార్ క్లియర్గా చెప్పండి సార్ నా నెంబర్ కూడా తీసుకోండి కావాలంటే నా నెంబరు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్

టూ సిక్స్ అవునండి నా నెంబర్కి మెసేజ్ కూడా పెట్టండి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది నాకు